నాకు అన్ని రకాల మొక్కలను పెంచడం ఇష్టం ఎందుకనగా చెట్లను పెంచితే దాని ద్వారా వచ్చే ఆక్సిజన్ మనకి ప్రాణవాయువుని ఇస్తుంది దాని వలన నాకు మొక్కలు పెంచడం ఇష్టం ముఖ్యంగా పూల మొక్కలు పెంచడం ఇష్టం ఎందుకనగా ఆ పూలని అలంకరించినట్లయితే ఇల్లంతా ఎంతో అందంగా ఉంటుంది కావున పూల మొక్కలు పెంచడం అంటే ఇష్టం మరియు పండ్ల మొక్కను కూడా పెంచడం ఇష్టం ఎందుకనగా పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కావున పండ్ల మొక్కల్ని కూడా పెంచాలంటే నాకు ఇష్టం అలాగే కూరగాయలు పెంచాలన్న ఇష్టం ఎందుకు అనగా కూరగాయలు ఉన్నట్లయితే మనము పరిశుభ్రమైన ఆహారాన్ని మనమే వండుకొని తింటాము మన కూరగాయలని మనమే పెంచుకున్నట్లు అవుతుంది కావున నాకు అన్ని రకాల మొక్కలు పెంచడం ఇష్టం ముఖ్యంగా పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయలు ఎందుకు ఇష్టం అన్నట్లయితే నేను ఇప్పుడే చెప్పాను అన్నీ వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కావున అన్ని రకాల మొక్కల్ని పెంచడం నాకు ఇష్టం